నేను నా చిన్నప్పుడు సైన్స్ ఫేర్లో భాగంగా నా స్నేహితురాలు ఒక ఆమ్ ఆమె పురాతనమైన నాణ్యాలను అన్నిటిని సేకరించి ప్రదర్శనకు పెట్టింది అందులో ఆ ప్రదర్శనకు వచ్చిన వాళ్ళందరు తన ప్రదర్శనను చూసి మెచ్చుకొని తనకు విదేశీ కా నోటును కూడా కా ఈ ప్రచురణలో ఉంచమని చెప్పి తనకు గిఫ్ట్గా ఇచ్చారు అప్పటి నుండి నాకు అనిపించింది అప్పుడు ఉన్న నాణ్యాలకు ఇప్పుడు ఎక్కువ విలువ అనేది ఉంది అప్ ఇప్పుడు నాణ్యాలను రూపాయి ఒక పైసా నుండి ఇరవై పైసల వరకు నాణ్యాలను సేకరించడం జరిగింది ఇ అప్పుడు పైసలలో ఉన్న నాణ్యాలకు ఇప్పుడు లక్షలలో డిమాండ్ ఉంది లక్షలు పెట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం నాణ్యాలను పురాతన నాణ్యాలను ఆన్లైన్లో కూడా సేల్ చేయడం జరుగుతుంది